నేను స్టూడెంట్ని మాట్లాడుతున్నా నాకు కొంచెం ఫుట్బాల్ డీటెయిల్స్ కోసం అది మాక్కొందరు చెప్పారు సో మీరు కోచ్ అని మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేకపోతే మేము జాయిన్ అవుదామనుకుంటున్నాము ఓకే ఎక్కడండి ప్లేస్ చెప్తారా కొంచెం అట్ నేను కూడా జాయిన్ అవుదామనుకుంటున్నాను తెలుసు అలాగే దగ్గరైన కాకపోయినా రావాలి కదా ఇంట్రెస్ట్ ఉంది కదా అందుకనే అడుగుతున్నాం కదా లేకపోతే కాల్ చెయ్యం కదా అలాగే చెప్పండి అడగండి చెప్తాను అలాగే నా పేరు వెన్నెల కాకుటూరి వెన్నెల నైన్ జీరో ఫై నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫై ఎయిట్ కే ప్రసాద్ అవునండి మా తండ్రి నెంబర్ నేను ఇందాక చెప్పింది కూడా మా తండ్రి నెంబరే అండి రెండొక్కటే లేదు లేదు ఇందాకిచ్చింది ఇందాక ఇచ్చింది మా తండ్రి వారిది

అంటే సండే రోజు కూడా ఉంటదా లేకపోతే ఆరోజు హాలిడేనా అవునా మేము హైదరాబాదులోనే ఉంటాము అక్క దగ్గర ఎల్బి నగర్ అలాగే అండి నేను మీట్ మీట్ అవుతాను మిమ్మల్ని వచ్చి కలిసి మీటయ్యి ఫిల్ చేస్తా